హలో గుడ్ ఈవెనింగ్ సార్ ఇది నా ఒంట్లో బావుండడం లేదు మూడు రోజుల నుంచి ఏవైనా ట్యాబ్లెట్లు అవన్నీ ఏమైనా ఉంటే వ్రాసి ఇవ్వండి కొంచెం మూడు రోజుల నుంచి జలుబు ఉంది సర్ది దగ్గు అవన్నీ ఉన్నాయి అండి

ఓకే అండి సరే జ్వరము దగ్గు ఉంది బాగా

ఓకే అండి ఓకే అండి

సరే సరే ఓకే జ్వరం ఒకరోజు వచ్చి ఒకరోజు దగ్గుతుంది మ్యామ్ మంచిగా ఉంది అట్లనే

యా

సరే

సరే అండి

సరే అండి సరేను అండి